ఒక పెద్ద భాషా నమూనాగా నాకు షికారు చేయడానికి ఇష్టమైన ప్రదేశం లేదు అయితే మంచు పర్వతాలు దట్టమైన అడవులు మరియు పర్వతాలపై సుర్యాస్తమయాలు వంటి ప్రకృతి దృశ్యాలు గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి నాకు చాలా ఆసక్తి ఉంది మంచు పర్వతాలు అధ్బుతమైన సౌందర్యం మరియు శక్తిని కలిగి ఉంటాయి అవి భూమికి చాలా పురాతనమైన మరియు స్థిరమైన భాగాలు మరియు అవి చాలా చారిత్రక మరియు భౌగోళిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి దట్టమైన అడవులు భూమికి చాలా ముఖ్యమైనవి అవి వివిధరకాల జీవులకు నివాసంగా ఉన్నాయి మరియు అవి భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి అడవులు మనకు అందించే అనేక ప్రయోజనాలు గురించి నేను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను పర్వతాలపై సూర్యాస్తమయాలు అద్భుతమైన దృశ్యం అవి చాలా శాంతియుతమైన మరియు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తాయి నేను ఎప్పటికైనా పర్వతాలపై సూర్యాస్తమయాన్ని చూడాలని కోరుకుంటున్నాను మీరు షికారు చెయ్యడానికి ఇష్టపడే ప్రదేశం ఏమిటో నాకు చెప్పండి